కృష్ణా పరివాహక ప్రాంతం కనుక ఈ జిల్లాకు ఈ పేరు వచ్చింది ఈ జిల్లాలో ఉన్న ఇంధ్రకీలాద్రి మీద అర్జునుడు పాశుపతాస్త్రం కొరకు పరమ శివున్ని ఉద్దేశించి తపం ఆచరించాడని దుర్గాదేవి ఇక్కడ మహిషాసురుణ్ణి సంహారం చేసింది అనేది పురాణ కథనాలు వివరిస్తున్నాయి కృష్ణా నదీ తీరాన ఇంధ్రకీలాద్రిపై కొలువుతీరి వున్న కనకదుర్గా దేవి భక్తజన పూజలను అందుకుంటూ ఉన్నది శ్రీకాకుళం రాజధానిగా శ్రీముఖుడు శాతవాహన సామ్రాజ్యాన్ని స్థాపించాడు శాతవాహన రాజులు నాలుగు షవా శతాబ్దాల కాలం పాటు ఈ ప్రదేశాన్ని పాలించారు గుంటూరు జిల్లా మైదవోలులో లభించింది తామ్ర శాసనాన్ని అనుసరించి పల్లవులు ఈ ప్రాంతాన్ని రెండు వేల నలభై నుండి మూడు వందల నలభై సారాంశం వరకు పాలించారు తరువాత విష్ణు కుండినులు సంవత్సరాలు ఐదో శతాబ్దంలో పాలించారు వీరి కాలంలోనే మొగల్ రాజుగా ఇక ఉండవల్లి గుహలు తవ్వించి తీర్చబడ్డాయి అలాగే అక్కడ ఇంధ్రకీలాద్రి కొండ దిగువన వీరు ఆరాధించిన గృహాలు మనకు దర్శనమిస్తాయి ఔరంగజేబు సామ్రాజ్యంలో భాగమైన గోల్కొండను ఐదు నవాబులుగా విభజించి ఆసబ్గా సుబేధాలుగా పాలించారు పంతొమ్మిది వందల అరవై ఒకట్లో ఆంగ్లేయులు మచిలీపట్నం కేంద్రంలో తమ కార్యకలాపాలను జరపడం జరిగింది

తర్కా టు కడప కర్నూలు రాజమండ్రి చికాగో నవాబుల క్రింద పాలించబడ్డారు ఈ ప్రాంతం రాజమండ్రి నవాబు పరిపాలనలో ఉండేది